రెండులక్షల ఇరవై రెండువేల రెండు వందల ఇరవై రెండు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడువందల ముప్పై మూడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరువందల అరవై ఆరు